హలో సార్ ఈరోజు ఐడి కార్డు పోగొట్టుకున్నాను సార్ కాలేజ్ ఐడి కార్డు బస్సు లో వచ్చేటప్పుడు బస్సు లో పోగొట్టుకున్నాను సార్ అంటే మళ్లీ కొత్త ఐడి కార్డ్ తీసుకోవాలి సార్ చెప్పండి సార్ ఓకే సార్ బస్సు లో పోయింది ఆహా ఓకే సార్ అవును సార్ బస్సు పాస్ రెన్యూవల్ చేయించుకోవటానికని ఓకే సార్ నెక్స్ట్ టైం అలా పోగొట్టుకోనులే సార్ చూస్తాను ఓకే సార్ సార్ నెక్స్ట్ టైం ఇంతకు ముందు ఐడి కార్డ్ తీసుకున్నప్పుడు తీసుకున్నాను వేరే దగ్గర పోయింది సార్ మళ్ళీ వెళ్ళి తీసుకోవాలని అవును అవును ఓకే సార్ నెక్స్ట్ బస్ పాస్ అప్లై చేయటం కోసం బస్ పాస్ అప్లై చేయటం కోసమని అక్కడ అడిగితే వాళ్లు కాలేజ్ ఐడి కార్డ్ తీసుకురమ్మన్నారు సార్ ఓకే సార్ ఇప్పుడు అమౌంట్ ఫైవ్ హండ్రేడు ను ఎట్లా సార్ ఫోటో ఆహా లేదు ఆ అట్లా ఏం కాకుండా సరే సార్ నెక్స్ట్ టైం ఇలా పోగొట్టుకోనులేండి సార్ సరే సార్